మళ్ళీ అదే కారు ట్యాక్సీని బుక్ చేసుకోవడానికి నేను నా చివరి ట్రిప్ వివరాలను గుర్తు గుర్తు చేసుకుంటాను తేదీలు సమయాలు మరియు స్థానాలతో సహన మునుపటి ట్రిప్ గురించి ఆలోచిస్తాను డ్రైవర్ లేదా ట్రావెల్ ఏజెన్సీ స్పందిస్తాను వారే కస్టమర్ సర్వీస్ నెంబర్ మొబైల్ యాప్ లేదా ఈమెయిల్ ఉపయోగించి డ్రైవర్ లేదా ఏజెన్సీని నేరుగా సంప్ర సంప్రదిస్తాను నా మునుపటి ట్రిప్ వివరాలను పొందుతాను నా బుకింగ్ గుర్తించడంలో వారి సహాయపడడానికి డ్రైవర్ లేదా ఏజెన్సీని నా మునుపటి ట్రిప్ వివరాలను అందిస్తాను అదే కారు ట్యాక్సీని అభ్యర్థించడానికి నా మొబైల్ నా మొబైల్ ట్రిప్ కోసం అదే కారు ట్యాక్సీ మళ్ళీ బుక్ చేయడానికి అడుగుతాను బుకింగ్ వివరాలు నిర్దించడానికి తేదీలు సమయలు స్థానాలు మరియు వాహన రకంతో సహా బుకింగ్ వివరాలను గ్రహించి మరియు బుకింగ్ రిఫరెన్స్ నెంబర్ లేదా నిర్ణయ ఈమెయిల్లు పొందుతాను ఈ దిశలను అనుసరించడం ద్వారా నేను ఇంతకుముందు ఆనందించిన అదే కారు ట్యాక్సీ కోసం సహజంగా మరియు అనుకూలమైన బుకింగ్ ప్రక్రియను నిర్ణయించగలను